హలో సార్ నమస్తే మేము మీ రైల్ నుంచి అరకు వరకు ప్రయాణించాలనుకుంటున్నాము దయచేసి నాకు సమాచారం ఇవ్వగలరా మీ రైల్లో ఏసీ కంపార్ట్మెంట్ బాగుంటుందా టికెట్ ఛార్జీలు సాధారణంగా ఉంటాయా మా ప్రయాణానికి అవాంతరాలు ఏమి ఉండవు కదా ఈ ప్రయాణం చెయ్యడానికి మేము సంతోషిస్తున్నాము రైలు ప్యాసెంజర్ అన్ని ప్రాంతాల్లో ఆగుతుందా అలానే ప్రయాణం జరుగుతుందా